భారతదేశంలో అనేకమైన ప్రత్యేకమైన కళాశైలులు ఉన్నాయి వీటిలో కొన్ని ఇప్పటికే మరుగైపోయాయి మరికొన్ని కనుమరుగవుతూ ఉన్నాయి భద్రపరచవలసిన కొన్ని కనుమరుగవుతున్న భారతీయ కళా శైలులు ఏమిటంటే మల ముఖ్యంగా చెప్పుకో తగినది తెలుగు కళ తెలుగు కళ అనేది భారతదేశం యొక్క మరియు ప్రపంచంలోని అత్యంత పురాతన మరియు అభివృద్ధి చెందిన కళలలో ఒకటి తెలుగు కళారూపాలు చిత్రలేఖనం శిల్పం చేతిపనులు మరియు ఇతర కళారూపాలలో ప్రావీణ్యం కలిగి ఉన్నారు తెలుగు కళ కనుమరుగుతున్నందున దీన్ని భద్రపరచడానికి చర్యలు తీసుకోవడం చాలా చాలా ముఖ్యం అదేవిధముగా కర్ణాటక కళ కర్ణాటక కళ అనేది భారతదేశం యొక్క మరొక పురాతన మరియు అభివృద్ధి చెందిన కళ కర్ణాటక కళాకారులు చిత్రలేఖనం శిల్పం సంగీతం మరియు నృత్యం వంటి అనేక కళారూపాలలో ప్రావీణ్యం కలిగి ఉన్నారు కర్ణాటక కళ కూడా కనుమరుగవుతున్నందున దీన్ని భద్రపరచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మంచిది అదేవిధముగా రాజస్థానీ కళ రాజస్థానీ కళ అనేది భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రత్యేకమైన కళ రాజస్థానీ కళాకారుడు చిత్రలేఖనం శిల్పం చేతి పనులు మరియు ఇతర కళారూపాలను ప్రావీణ్యం కలిగి ఉన్నారు రాజస్థానీ కళా కూడా కనుమరుగవుతున్నందున దీన్ని భద్రపరచడానికి మన భారతదేశ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవడం అనేది ముఖ్యం ఈ కళాశైలులను భద్రపరచడానికి అనేక చర్యలు తీసుకోవచ్చు ఈ చర్యలలో కళాకారులకు శిక్షణ మరియు మద్దతును అందించడం కళాఖండాలను సంరక్షించడం మరియు కళాశైలల గురించి అవగాహన పెంచడం వంటివి చేయాలి ఈ కళాశైలులు భారతదేశం యొక్క పురాతన మరియు సుసంపన్నమైన సాంస్కృతి యొక్క ముఖ్యమైన భాగం వాటిని భద్రపరచడం భారతదేశం యొక్క వారసత్వాన్ని కాపాడడంలో సహాయపడుతుంది